రోజువారీ వాడే భాషలలో కొన్ని సాధారణ పద సంబంధాలు ఏమి ఉంటాయి రోజువారీగా వెళదాం పద ఇక్కడికిరా అక్కడకురా తీసుకురా వచ్చావా తిన్నావా పడుకున్నావా పనికి వెళ్ళావా మధ్యాహ్నం వస్తావా సాయంత్రం వస్తావా ఇంక జాతీయాలకు వచ్చి ఏమంటారు కడుపు నిం కడుపు నిండిన అమ్మ మొగుడు ఆకలి ఏరగదని లేదంటే ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే సూదిలో చుట్టకాలి ఒకడు ఏడిసేవాడు అని ఇంకా రకరకాలుగా చాలా రకాల పదాలు ఉంటాయి